ఎక్కువగా వాతావరణ మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి వర్షాకాలంలో ఎక్కువగా ఉత్తర భారతదేశంలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కూడా వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఎక్కువగా తేమ గాలిలో ఉండటం వలన మనకు వాతావరణంలో ఇమ్యూడిటీ అనేది ఎక్కువగా వచ్చి మనకు గాలి ఆడటం అనేది ఎక్కువగా ఉండదు ఇబ్బందికరంగా ఉంటుంది అదే విధముగా శీతాకాలంలో కూడా చలి చాలా ఎక్కువగా ఉంటుంది ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో ఎక్కువగా మంచుతో కూడిన పొగ చలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అదే విధముగా ఎండాకాలం కూడా ఢిల్లీలో యాభై రెండు డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది దక్షిణ భారతదేశంలో నలభై ఐదు డిగ్రీల వరకు వాతావరణం ఉంటుంది నలభై ఐదు డిగ్రీల వరకు వాతావరణం ఉంటుంది దక్షిణ భారతదేశంలో అయితే ఈ విధంగా వాతావరణము అనేది పలు రకాలుగా ఉంటుంది అదే విధంగా అడవులలో ఎప్పుడూ కూడా ఎండాకాలంలోనూ శీతాకాలంలోనూ వర్షాకాలంలోనూ కూడా కూడా ఎక్కువగా చెట్లు ఉండటం వలన నదులు ఎక్కువగా ఉండటం వలన అడవులలో వాతావరణం అనేది ఎప్పుడూ కూడా దాదాపుగా ఒకేలా ఉంటుంది చల్లని వాతావరణం ఉంటుంది ఆరోగ్యకరమైన వాతావరణం కూడా ఉంటుంది